హలో అండి నా పేరు చందు మా ముసలి మా ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు మరియు మీ హెల్త్ స్కీంలో రోజు నర్స్ వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు మేము ప్రీమియం ఎంత తీసుకోవాలి వాళ్ళకి ఛార్జెస్కి అనేది కానీ మొత్తానికి ఎంత అవుతుంది ఓకే సార్ సార్ నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీ ప్రీమియం కూడా నేను తీసుకుంటాను